చెప్పండి సార్ నమస్కారం సార్ ఏంకావాలి ఫోను కీప్యాడ్ ఫోనా లేకపోతే ఏం కావాలండి స్మార్ట్ ఫోన్లా తప్పకుండా సార్ ఉన్నాయి మీకు శాంసంగ్ కావాలా లేకపోతే ఏ కంపెనీ కావాలండి రియల్మీ ఉంది శాంసంగ్ ఉంది ఒప్పో ఉంది ఇలాగ వివో ఇవి కూడా ఉన్నాయండి శాంసంగ్ అంటే అండి మంచిదే కాకపోతే అండి అది మీకు ఫీచర్స్ అనేవి తక్కువస్తాయండి ఇప్పుడు కా స్టోరేజ్ ఉందనుకోండి ర్యామ్ అనేది టు జీబీ వస్తుంది ఫోర్ జీబీ వస్తుంది స్టోరేజేమో ఎయిట్ జీబీ లేకపోతే సిక్సటీన్ జీబీ వస్తుంది మీకు మాములుగా ఎంతలో కొందామనుకుంటున్నారండి ఫోను మీరు ఆయ్ ఇప్పుడు పదకొండు పన్నెండు అంటే మీకు శాంసంగ్ కన్నా ఇది రెడ్మీ కానీ రియల్మీ గానీ ఈ పోకో కూడా బాగుంటాయండి ఈ ఫోన్లు చూడండి ఒకసారి ఇది రెడ్మీ ఇది మీకు పదకొండు వేల ఐదొందలు పడుతుంది పోకో అనేది పదమూడు వందలు పదమూడు వేలు కాకపోతే మీకు ఆ కేమెరా బాగుంటుంది స్టోరేజ్ కూడా ఎక్కువొస్తుంది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ వస్తుంది కేమెరా క్వాలిటీ బాగుంటుంది బ్యాటరీ కూడా మంచి ఎక్కువసేపు ఆగుతాదండి బ్యాటరీ కూడా ఆయ్ అదేనండి అంటే ఎక్కడో కానీ జ ఛార్జర్ వేరేది పెట్టేసి అలా చేయడం వేరే చార్జర్తో వీళ్ళు ఛార్జింగ్ పెట్టుకున్నా పోతుందండి సరేఅండి మీ మీకు ఏది నచ్చితే అదే తీసుకోండి మాదగ్గర ఇఎంఐ ఆప్షన్ ఉంది కావాలంటే మీకిప్పుడు దసరా సేల్ ఇంకా ఎక్స్టెంషన్లో కూడా ఉందండి మాకు మీరేదన్నా తీసుకుంటే ఆఫర్లు కూడా అప్లై అవుతాయి మీకు ఇది చూడండి వన్ ప్లస్సు ఇది ఎక్కువ రేటండి మరి ఇరవై ఐదు వేలిది మీకు పదిహేను లోపు అయితే చూపిచ్చమంటే చూపిస్తానండి రియల్మీ సి ట్వంటీ టు లేకపోతే రియల్మీ నా రె రెడ్మీ నోట్ రెడ్మీ నోటు సెవెన్ ప్రో చూడండది అదే మీకు స్టోరేజు ఎయిట్ జీబీ వస్తుంది ఎక్స్టర్నల్ ఏమో వన్ ట్వంటీ ఎయిట్ వస్తుందండి కేమెరా కూడా ఫార్టీ ఎయిట్ ఎంపి వస్తుంది వారంటీ వచ్చేసి వన్ ఇయర్ వారంటీ ఉంటుందండి

లేదు అది పదిహేను వేలండి మీకు ఆఫర్లో దసరా ఆఫరు లేకపోతే ఇఎంఐ అన్నీ పోతే మీకు పదహారు ఐదుకి కానీ పదహారుకి వస్తుందండి పదిహేనన్నానా పదిహేడు కాదండి పదిహేను అన్నాను పదిహేడు అన్నానండి నేను పదిహేడు పదిహేడు అన్నానండి

మీరు ఒకవేళ ఇఎంఐలో తీసుకుంటే కనుక మీరు డౌన్ పేమెంటు ఏడు వేలు కడితే సరిపోతుంది సరేనండి అయితే అయన్నీ ఫార్మ్స్ అన్నీ ఫిల్ అప్ చేశారు కదండి తీసుకుంటారు కదండి అయితే ఇది సరేనండి